వ్యవసాయం వ్యవసాయం అనేది నాకు చాలా ఇష్టమైన మొక్కని నాకు చిన్నప్పటినుంచి మొక్కలు పెంచడం మరియు వాటిని సంరక్షించటం ఎంతగానో ఇష్టం మనం నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను జంతువులను పెంచి పోషించి తద్వారా ఆహారాన్ని నయత నారా నిందనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతిపెద్ద అంశం ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి ఒక కీలక అంశం వేటాడడం ద్వారా ఆహారసము ఆర్జన చేసుకునే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవడం సైనిక కాలాపాల వంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి సమాజంలోని కొందరు రైతులు

వృత్తి అయితే వ్యవసాయం ఉత్పత్తి ప్రపంచం ఉత్పాధనలో కేవలం ఐదు శాతం మాత్రమే హరిత విప్లవం భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతులు పాటించడం వ్యవసాయంలో యాంత్రికరణ ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉస్తానకతను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళిక కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశము వ్యవసాయం భారతదేశంలో మూడు రకాలుగా విభజించడం జరిగింది ఖరీఫ్ పంటలు రవి పంటలు ఖైరు పంటలు ఖరీఫ్ పంటలు జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు సాగు అయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వారి జొన్నలు మొక్కజొన్నలు పత్తి చెరకు నువ్వులు సోయా బీన్ వేరుశనగ మొదలగునవి ఖబీ పంటలో పండేవి అక్టోబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు గోధుమ బార్లీ మినుములు ప్రొద్దుతిరుగు పువ్వులు ధనియాలు ఆవాలు మొదలగున్నవి కైదు పంట కాలము మార్చి నుంచి జూన్ వరకు సాగయ్య పంటలు పుచ్చకాయలు దోసకాయలు కూరగాయలు మొదలగునవి రాయలసీమలో పుచ్చకాయలు దోసకాయలు డిసెంబర్ నుంచి మార్చి వరకు సాగు చేస్తారు ఈ విధంగా వ్యవసాయం అనేది మన భారత దేశంలో జరుగుతుంది